హలో షాప్ లోను ఫైవ్ ఫైవ్ జీ మొబైల్సు ఫైవ్ జీ ఫోన్ అదే మీ షాప్లో అసలు ఎంతలో ఉన్నాయి అని వచ్చాను నేను శాంసాంగు ఎలా ఉంటుందండి స్టోరేజ్ ఎలా ఉంటుంది అలా అయితే శాంసాంగే ఇచ్చేయండి శాంసాంగే ఇచ్చేయండి శాంసాంగ్ బాగుంటుంది అంటున్నారు కదా మీరంతా బాగుంటుందంటున్నారు కాబట్టి

శాంసాంగ్ ప్యాక్ చేసేయండి తగ్గదా అదే రేటా సరే అండి అయితే అదే ప్యాక్ చేసి ఇచ్చేయండి ఫోన్ రీచార్జ్కా